చెప్పండి చేస్తామండీ మీకు లొకేషన్స్ ఏమన్నా అనుకున్నారా మీరు ఓకే అండి తీస్తాము కానీ మీకు లొకేషన్ బట్టి ప్రైజెస్ ఉంటాయండి అంటే ఒకవేళ సిటీలో అంటే కొంచెం ఎక్కువ పడుతుంది విలేజ్ అంటే ఇంకా తక్కువ పడుతుంది మీకు ఎక్కడ కావాలంటే చెప్పండి అక్కడ మేము వస్తాము మీరు లొకేషన్ పెట్టండి ఓకే అండి ఒక డేట్స్ చెప్పండి ఒక డేట్స్ చెప్తే మేము ఆ రోజుకి మీకు షూట్ చేస్తాం ఓకే అండి ఓకే అండి మేము షూట్ చేస్తాము కాస్ట్యూమ్స్ అవన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీరు జస్ట్ లొకేషన్ చెప్తే మేము అక్కడికి వచ్చేస్తాము షూట్ చేసుకున్నామండి ఇంకా మీకేమనా షూట్లో ఏమన్నా థింగ్స్ ఏమైనా కావాలంటే చెప్పండి ఏమేముండ ఓకే అండి ఓకే మేము ఖచ్చితంగా చేస్తాము మీ షూట్ని ఇంకా మీకు లొకేషన్స్ మంచి మంచి లొకేషన్స్ మీరే చెప్పండి అక్కడ అక్కడ అంటే మేము షూట్ షూట్ బాగా చేస్తాము వీడియో క్లారిటీగా అది మీ ఇష్టం అండి అంటే మీరు ఎక్కడ చేయమంటే మేము అక్కడ వచ్చేస్తా మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటా ఓకే ఓకే ఓకే అండి ఖచ్చితంగా ట్రై చేస్తాం మీరు చెప్పిన డేట్స్కే వస్తాము మీరు లొకేషన్ కూడా పెట్టండి మాకు షూట్ చేస్తాం క్లారిటీగా వీడియోస్ వస్తాయి ఇంకా నచ్చితే మీరు తీసుకోవచ్చు అవి ఇంకా మీ ప్రిన్ ఓకే అండి ఓకే ఆ థ్యాంక్ యూ అండి